నేను వెళ్ళిన లొకేషన్ తిరుమల తిరుప తిరుపతి దేవస్థానము ఒకటి సంవత్సరానికి ఒకసారి వెళ్తాము అలిపిరి నుండి మె మెట్లెక్కి వెళ్తాము ఇంతకుముందు వెళ్ళినప్పుడైతే ఎలుగుబంటి ఒక అమ్మాయిని చంపి తినడం జరిగింది ఆ దృశ్యాన్నైతే కూడా వచ్చిన వాళ్ళు అమ్మానాయన గానీ ఎవరు చూల్లేదు అక్కడ పెట్టుకోన్న అంగడి వాళ్ళు చూసి చెప్పారు వాళ్ళు చాలా బధపడ్డారు ఈ దృశ్యం జరిగిన కొన్ని రోజులు ఎవరు అలిపిరి మెట్లు ఎక్కిపోలేదు కొండ పక్క కొండను ఒకవేళ ఎవరెస్టు గానీ హిమాలయాలు గానీ ఎక్కేటప్పుడు కొండ ఎక్కేటప్పుడు షూలు హెల్మెట్లు స్వెటర్లు వాళ్ళక్కావాల్సిన అవసర వస్తువులన్నీ తీసుకువెళ్ళాలి వాళ్ళు లోతుకు దిగేటప్పుడు చూస్తే కొంచం భయంగాను త్రిల్లింగ్గా ఉంటుంది టీవీలో అడ్వర్టైజ్మెంట్లో కొండమీద నుంచి విమానం క్యాచ్ చేయడం కూడా థ్రిల్లింగ్గా ఉంటుంది ఎండాకాలం వచ్చినప్పుడు సిమ్మింగ్కి వెళ్తాము మా ఇంట్లో అయితే మేమందరం కూడా వెళ్తాము ఎండాకాలం వచ్చినప్పుడు మూలకోనకి వెళ్ళి కొండలను ఎక్కడం చల్లగా నీళ్ళలో మునగడం జరుగుతుంది షిమ్మింగ్ లోకేషన్ షిమ్మింగ్ లొకేషన్కి వెళ్ళినప్పుడు ట్యూబ్ ఇస్తూనే ఉంటారు ఎందుకంటే మా పిల్లలకు ఈత రాదు కాబట్టి పైనుంచి జారుడు బండి ఉంటుంది పైనించి ది నీళ్ళల్లోకి దిగి ఈత కొడుతూ ఉంటారు ఈ విధంగా వేసవికాలం వచ్చినప్పుడు వారానికి ఒకసారి ఆ లొకేషన్లకి పోతూ ఉంటాము తిరవల్ నెల వచ్చినప్పుడు వారం వారం దేవుడికి మొక్కుతూ మూడో వారం వచ్చినప్పుడు వడా పాయసంతో ఇవన్నీ చేసి కొండ ప్రాంతాలకి ఆ లొకేషన్కి వెళుతూ ఉంటాము ఎండాకాలం ఎండాకాలం మెరీనా బీచ్కి వెళతాము మా పిల్లలు పడవలు ఎక్కించి తిప్పిస్తాము తిరుమలలో మధ్యలో పాపనాశం అనే కోన ఉంటుంది అక్కడ కూడా కొండమీది నించి ఎక్కి దిగుతూ ఉంటారు వాళ్ళు నీళ్ళు కొండ మీద నించి కిందికి జారుతూ ఉంటుంది ఆ జారుడు నీళ్ళలలో పిల్లకాయలు గానీ పెద్దలు గానీ మునుగుతూ ఉంటారు అక్కడ కొండ ఎతైన కొండే అక్కడ కూడా పైనుంచి కిందికి దిగుతూ ఉంటారు ఎక్కుతూ ఉంటారు మూలకోనలో ఈ విధంగా కొండ కొండ ఎక్కడం వలన ఇద్దరు జారీ కిందపడిపోయారు మరిద్దరూ రాయిలు పడి తల తల దెబ్బ తగిలి చనిపోయారు కూడా ఈ విధంగా కొన్ని అపాయాలు కూడా ఉంటుంది కొన్ని థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది